అవునండి ఓకే ఓకే అండి మంచిది థాంక్స్ అండి మా షాప్ని సెలెక్ట్ చేసినందుకు మన మనదగ్గర ఒకే మీరు ఒకే కంపెనీలో నాలుగు తీసుకున్నారంటే మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది శామ్సంగ్లో కానీ ఎల్జిలో కానీ తీసుకుంటే ఓకే మంచి ఆప్షన్ అండి శామ్సంగ్లో మీకు బాగుంటుంది ఫిఫ్టీ టూ ఇంచెసు టీవీ థర్టీ ఫోర్ ఇంచెసు ఉన్నాది టీవీ అయితే ఓకే ఓకే ఉన్నాది ఎయిట్ కేజిస్ ఉందండి ఎయిట్ కేజిస్కి టెన్ కేజిస్కి పెద్ద తేడా ఏమి ఉండదు ఒక త్రీ ఫోర్ థౌజండ్ డిఫరెన్స్ ఉంటుంది సో మీరు టెన్ కేజిదే తీసుకోవచ్చు ఓకే అండి పర్లేదు ఎయిట్ కేజిస్ ఉన్నాది ఫ్రెంట్ డోరుదే ఉంది కొత్తగా వచ్చింది ఒక మోడలు బాగుంది విత్ ఇన్బిల్ట్ ఇన్వర్టర్ వస్తుంది దానికి సో మీకు ఫ్రిజ్జు కూడా డబల్ డోర్ ఉంది ఒక ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫీట్ వస్తుంది ఫ్రిజ్జు కూడా డబల్ డోర్లో పెద్దది మంచి స్పేసియస్గా ఉంటుంది అండ్ ఏసీ కూడా ఉందండి మన దగ్గర టూ టెన్లో ఏసీ శామ్సంగ్ది బాగా వస్తుంది మీకు మొత్తం అవును ఇన్బిల్ట్ అండి సో మొత్తము అరౌండ్ మీకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ అవుతుందండి విత్ డిస్కౌంట్ అంతా పోయి మీకు అరౌండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ లోపల క్లోస్ అయిపోతుంది నాలుగు ఐటమ్స్ అండ్ మేము హోమ్ డెలివరీ కూడా మీకు మేము ఫ్రీగా ఇస్తాము ఎందుకంటే మీరు ఫోర్ కొంటున్నారు కాబట్టి ఓకే మేడం ఫుల్ పేమెంటా ఇఎమ్ఐ లోనా అవునండి ఆ రోజే మీకు అదే వెహికల్తోనే తను కూడా వచ్చి మీకు ఫ్రీ ఇన్స్స్టాలేసన్ కూడా చేసి ఇస్తారు నాలుగు ఓకే ఓకే మేడం రండి ఇదే మేడం ఆ ఓకే అండి థ్యాంక్ యూ యా